హలో మనకు లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ హెల్త్ అనేది ఇంపార్టెంట్గా ఉంటే మన లైఫ్ అనేది ఉండదు మన హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ మూడు అందులో ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే గేమ్స్ స్పోర్ట్స్ జిమ్ము ఇలా డైలీ చేస్తే మన బాడీ అనేది స్టిఫ్గా ఫిట్గా ఉంటది నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే యోగా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ యోగా యూజ్ చేస్త యోగా చేయడం వల్ల మన బాడీ అనేది అంటే మన బాడీ చాలా స్టిఫ్గా హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏముంది అంటే నెక్స్ట్ మళ్ళీ మనం డైట్ డైట్ అనేది మనం ఇప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు పడితే అప్పుడు నాన్ వెెజ్ తినకూడదు మన హెల్తీగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తినాలి నాన్ వెజ్ అనేది వీక్లీ వన్ టైమ్ వీక్లీ టూ టైం మాక్సిమం వీక్లీ వన్ టైం ట్రై చేయండి హెల్త్ అనేది మనం ఇప్పుడు అసలు ఆల్కహాల్ సిగరెట్స్ దాని జోలికి పోకూడదు మన హెల్త్ అనేది ఉండాలంటే హెల్త్ అనేది లైఫ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ అనేది హెల్త్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా మన లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి అంటే మనం ఫస్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఇది హెల్త్ ఆరోగ్యం లేనిదే జీవం లేనిదే ఓకే ఫస్ట్ హెల్త్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు లైఫ్లో ఓకే హెల్త్ని కాపడుకోవడం మెయిన్ డైట్ డైట్ మరి మరి జిమ్ జిమ్ అనేది జిమ్ చేయాలి స్పోర్ట్స్ ఆడాలి అన్ని చేయాలి హెల్త్ కానీ కావాలి అంటే ఇది ఎటువంటి దాంట్లో ఎటువంటి దాంట్లో వెళ్ళకండి నెక్స్ట్ ఇంకా ఏముంది మీరు మీరు ఆల్కహాల్ సిగరెట్స్ ఏం తాగకూడదు ఓకే డైలీ మార్నింగ్ అవగానే యోగా ఈవినింగ్ స్పోర్ట్స్ ఆడాలి మళ్ళీ హెల్త్ హెల్త్ ఉంటే మన ఏం తినగలం తిరగగలం ఇప్పుడు హెల్త్ లేకపోతేన్నారు ఆల్కహాల్ తాగుతారు హెల్త్ లేకపోతే అలా ఏం చేస్తారు దగ్గుతారు నడవలేరు అదే మన హెల్త్ ఉంది అనుకో ఎన్ని సిక్స్టీ ఇయర్స్ వచ్చిన స్టిఫ్గా వెళ్తాం స్టిఫ్గా వెళ్తాం అది అలా చేయగలం కదా మనం అదే ముందు మన హెల్త్ అనేది కాపాడుకోవాలి హెల్త్ ఉంటేనే ఏదైనా అవుద్దీ ఓకే నెక్స్ట్ మరి ఇదేంటి మన ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వచ్చాక సిక్స్ ఇయర్స్ వచ్చిక ఈ ఆల్కాహాల్ ఇవి అంతా అవి హెల్త్ ఏలా ఉంటుంది మంచం పడుకొని పోతారు నడుము నొప్పి కాలు నొప్పి నెల వచ్చేది మనం అవన్నీ పాడు అవ్వకుండా పొద్దున లేవగానే యోగా ఈ జిమ్ము ఫిజికల్ యాక్టివిటీ చేసి డైట్ అనేది ఫుడ్ కరెక్ట్గా ఫాలో అయితే సిక్స్త్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వచ్చినా కూడా స్టిఫ్గా ఉంటాం హెల్తీగా ఉంటాం ఏదంటే హెల్త్ ఇలా ఉంటే హెల్త్ మైన్టైన్ చేసుకోవచ్చు హెల్త్ అనేది మెయిన్ చూసిన ఎయిటి ఇయర్స్ వచ్చినా కూడా నీట్ స్టిఫ్గా ఉంటుంది అది హెల్త్ మైన్టైన్ చేయపోయినావు అనుకో నువ్వు ఫార్టీ ఇయర్స్కు థర్టీ ఇయర్స్కు నీ పని అయిపోద్ది ఇప్పుడు నొప్పులు క్యాన్సర్లు అన్నీ వస్తాయి మన ఎప్పుడు హెల్త్ అనేది నీట్గా ఉంచుకోవాలి హెల్త్ నీట్గా ఉంచుకుంటే మనకు ఏదైనా సాధ్యం అయ్యుది ఓకే ఎప్పటికైనా నీ లైఫ్ అనేది కరక్ట్గా ఉండాలంటే హెల్త్ అనేది అప్పుడు డబ్బులు సంపాదించినావు డబ్బు సంపాదించావు హెల్త్ లేదు డబ్బులు ఉంటే తరువాత హెల్త్కి ఏదో రోగం రావచ్చు చచ్చిపోతావు అందుకే హెల్త్ ఉండాలి హెల్త్తో పాటు అన్నీ ఉండాలి మనకు ఉండాలి లైఫ్లో ఫస్ట్ ఉండాల్సింది హెల్త్ హెల్త్ మెయింటైన్ చేసుకోండి అది చెప్పినవి అన్నీ ఫాలో కాండి మంచి టిప్స్ ఓకే